హలో నిన్న మీరు ఒక లాప్టాప్ ఇచ్చారు కదండి హెచ్పి లాప్టాప్ అది సిక్స్ మంత్స్ బ్యాక్ మా దగ్గర తీసుకున్నారు కదా ప్రాబ్లెమ్ వచ్చింది అని చెప్పి ఇచ్చారు కదండి

అది కొంచెం కీబోర్డ్సు కొంచెం ప్రాబ్లమ్ ఉన్నాయండి కీబోర్డ్ దగ్గర కీసు కొన్ని ప్రాబ్లమ్ ఉన్నాయి సాఫ్ట్వేర్ కూడా వేరేది కొత్త సాఫ్ట్వేర్ అనేది దాంట్లో బాగా వైరస్ ఎక్కింది దాన్ని మళ్ళీ రీస్టార్ట్ కొట్టి దాన్ని మళ్ళీ రెమోడలింగ్ చేయాలి అది కీపాడ్ కూడా చేంజ్ చేయాలి మొత్తం ఒక త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అవుతుంది అండి మదర్ బోర్డ్ అయితే కీస్ అయితే ప్రాబ్లమ్ ఉన్నాయండి కంట్రోలు ఎఫ్ టూ ఇవి సెంట్రల్ బ్యాక్అప్ బ్యాక్ స్పేస్ ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్ ఉన్నాయి ఫార్టీ మినిట్స్ అంటు చెక్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు సెకండ్ హ్యాండిల్లో తీసుకున్నారు కదా ప్రాబ్లమ్స్ అనేవి వస్తు ఉంటాయి కానీ మరి అంత ఎర్లీగా ఏమి రావండి మేబి ఒక వన్ ఇయరు వన్ అండ్ ఆఫ్ ఇయరు ఉంటుంది ఇయర్ దాటిన తరువాత మీరు అలా దాన్ని అలా చేపించుకుంటు ఉంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అప్డేట్ అప్డేట్ చేపించుకుంటు ఉంటే మళ్ళీ మనకు బాగా వస్తుంది అన్నమాట రేపు ఈవెనింగ్ వచ్చి తీసుకు వెళ్ళండి క్యాష్ వచ్చి త్రీ ఫైవ్ అవుతుంది మేము రిపేర్ చేసి ఉంచుతాము ఓకే అండి రండి